ఆ నమస్తే అండి నా పేరు వెన్నెల నేను పుట్టిందంతా పుట్టింది పెరిగిందంతా పుత్తూర్లోనే ఆ నాకకు నాకు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరున్నారు అన్నయ్య వచ్చి చంద్ర మోహను తమ్ముడు వచ్చేసి తిలక్ నాన్న గారు అమ్మ గారు నాన్నగారి పేరొచ్చేసి యోగానందం మా అమ్మగారి పేరొచ్చేసి తమిళ్సెల్వి తాతయ్య నాన్నమ్మ ఉన్నారు తాతయ్యోచ్చేసి ముద్దు కృష్ణన్ అమ్మమ్మ నానమొచ్చేసి గౌరి అన్మాట తర్వాత బాబాయ్ ఉన్నారు చంద్రశేఖర్ తన పేరు మేము ముగ్గురము ఇక్కడే పుత్తూర్లోనే చదివాము సిద్ధార్థ అనే స్కూల్ లో ఆ అక్కడొచ్చేసి యల్కేజి నించి సెవెంత్ క్లాస్ వరకే అన్మాట తర్వాతొచ్చి ఏమైందంటే జ్ఞానజ్యోతిలో జాయిన్ అయ్యాను అక్కడ ఎయిత్ టు టెంత్ అక్కడే చదివాను ఫస్ట్ లో వచ్చేసి ఎయిత్ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు నేను పెద్ద క్లవర్ స్టూడెంటు కాదు అలానే డల్ స్టూడెంటు కాదు యావరేజ్ స్టూడెంట్ ని అం అప్పుడు బి సెక్షన్ లో వేశారన్మాట ఎం చేశారంటే బి సెక్షన్ లో ఓకే అంతా కొంచం బానే చదువుతారు సి సెక్షన్ అంటే ఇంకా కొంచం బాగ చదవని వాళ్ళు ఏ సెక్షన్ అంటే ఇంకా అంతా ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అల తీసేవాళ్ళన్మాట సరే బి సెక్షన్ లో ఉన్నాను మా బాబాయ్కొచ్చేసి నేను ఏ సెక్షన్ లో ప్రమోట్ అవ్వాలన్ చెప్పేసి బాగా చదవాలని ఎప్పుడూ పుష్ చేస్తూ ఉంటాడు

క్లాస్ వర్క్ ఏమన్నా ఉన్న ఏమన్నా చదివించాలన్న ఎగ్జామ్స్ కి చదివించాలన్న అన్ని చూసుకునేది బాబాయే అన్మాట నాకేమంటే చిన్నప్పట్నించి తెలుగు సరిగ్గా వచ్చేది కాదు తెలుగంటేనే నాకు ఫస్ట్ నించే భయమే ఎల్కెజీ నుంచే అది రాన్ రాను పోన్ పోను ఇంకా భయం ఎక్కువైపోయిందన్మాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఇంకా స్కూల్ కి తెలుగు క్లాస్ గురించే స్కూల్ కి వెళ్ళకుండానే కడుపునొప్పి కడుపునొప్పి అని ఏడ్చే దాన్ని మా బాబాయ్ నేనెంత మారం చేస్నా లాక్కెళ్ళి స్కూల్ లో వదిలేసేవాడు ఎందుకంటే స్కూల్ మాకు మా ఇంటి దగ్గర్నించి ఐదు నిమిషాలు బై వాక్ లో వెళ్ళిపోవచ్చు స్కూల్ కి పక్కనే స్కూలు కాబట్టి నేను ద పోనని చెప్పి ఏడ్చానంటే లాక్కొచ్చి స్కూల్ లో వదిలేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత తర్వాత కూడా తెలుగు తెలుగులో పెద్దగా మంచి మార్కులొచ్చేవేం కాదు ఊరికే అబో యావరేజ్ ఫిఫ్టీ యాభై యాభై లోపే వచ్చేవి యాభై పైన కూడా రాదు మిగతా సబ్జెక్ట్స్ అన్ని ఓకే నాకు మ్యాక్స్ అంటే చాలా ఇష్టం మ్యాక్స్ ఫిజిక్స్ ఫిజిక్స్ లో ఆ ఎయిత్ నైన్త్ టెన్త్ లోంచి టెన్త్ లో వచ్చి ఏమైందంటే టెన్త్ లోనే నేను స్కూల్ డేస్ ఎంజాయ్ చేసిందంటే నా టెన్త్ లోనే అనమాట అందరూ స్కూల్ టెన్త్ అంటేనే పబ్లిక్ భయపడతారు అని చెప్తారు కానీ మేము టెన్త్ ఏ బాగా ఎంజాయ్ చేశాము ఎందుకంటే మాకు స్టడీ అవర్స్ అవి ఇవి ఉంటుంది తర్వాతొచ్చేసి మేము స్టడీ హవర్స్ లో బాయ్స్ ఇంకా బాయ్స్ కొద్దిసేపు లోపల పోయి చదువుకోవాలి గర్ల్స్ కొద్దిసేపు బయట చదువుకోవాలి అలా ఆల్టర్నేట్ టైమ్స్ లో అట్లా కూర్చోంబెడతారన్మాట మేమ్ బయట కూర్చుని చదువుకునే టైం లో బాయ్స్ ఏం చేస్తారంటే మా బ్యాగ్ లో ఉండే క్యారియర్లు అన్ని టి టిఫన్ క్యారియర్లు అన్ని తీసుకొని తినేస్తారు మధ్యాహ్నం లంచ్ క్యారియర్లు లేకుండా తినేస్తారన్మాట బాయ్స్ అంతా మా బ్యాగ్లల్లో తీసుకొని వాళ్ళకావాల్సింది ఎత్తుకొని తినేస్తారు ఇలాగ చాలా సరదాగా పోయేది మా స్కూల్ డేస్ అంతా చాలా బాగునింది ఫేర్వెల్ డే అంతా వచ్చింది బాగా ఎంజాయ్ చేశాము అసలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు టెన్త్ క్లాస్ లో బట్ ఇప్పుడు ఎవ్వరు పెద్దగా టచ్ లో లేదు చాలామంది నాకు తెలిసి ఎమ్ఎస్ చేసి బాగా ఫారన్ లో సెటిల్ అయిపోయారు కొంత మంది ఉంటారు అప్పుడప్పుడు ఫేస్ బుక్ లో కనిపిస్తారు ఆ కానీ ఏమంటే ఏమి పెద్దగా నేను ఎవర్తో పెద్దగా టచ్ లో ఉండను టెన్త్ క్లాస్ లో మాకనుకోకుండా జరిగిన ఒక విషయం ఏమంటే టెన్త్ అని కాదు అప్పుడు నైన్త్ అన్మాట నైన్త్ లోనే చనిపోయాడు ఆ అబ్బాయి సతీష్ అని చెప్పేసి తను నా వెనకాల బెంచ్ అన్మాట తనతో నాతో మాట్లాడ్డానికి ట్రై చేస్తాడు ఎక్కువ మోస్ట్లీ ఎక్కువ ఎవరితో అమ్మాయిలతో మాట్లాడ్డు నాతో మాత్రం మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు ఒక ఆక్సిడెంట్ లో ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఇద్దరు చనిపోయారు ఆన్ ది స్పాట్ చనిపోయారు డెత్ కూడా అమ్మ వెళ్ళకూడదని చెప్పేసింది మా నాన్నమ్మ చూడ్డానికి కూడా లేదు ఆ అబ్బాయిని లాస్ట్ కి మళ్ళీ ఏమైందంటే వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా కొద్ది రోజులు తర్వాత పిల్లలు చనిపోయారనే బాధతోనే వాళ్ళు చనిపోయారు అది నేను చాలా మ డిస్టర్బ్ అయిన విషయము నైన్త్ క్లాస్ లో మా ఫ్రెండ్స్ అందరూ మా క్లాస్ మెట్స్ అందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు ఆ అబ్బాయి చాలా సైలెంట్ ఎవ్వరి జోలికి పోడన్మాట అలా ఉండే వ్యక్తి సడన్ గా యాక్సిడెంట్ లో చనిపోయాడనేది చాలామందికి డైజెస్ట్ చేసుకొన్ కాలేదు అందరూ చాలా ఫీల్ అయ్యారు అసలు నాకున్న ఒకే గిల్ట్ ఏమంటే తను లాస్ట్ వరకు నేను చూడ్లకపోయానే అనేసి నాకొక గిల్ట్ ఇప్పుడు కూడా ఉండేది ఎందుకంటే తను ఇంకా ఎవ్వర్తో ఏ అమ్మాయిల్తో మాట్లాడ్డు నాతో మాత్రం మాట్లాడ్డానికి ట్రై చేస్తూ ఉంటాడు నేను పెద్దగా పట్టించుకోను అదొక గిల్ట్ ఉండిపోయింది నాకు తన్ తన్ నాతో మాట్లాడిండోచ్చు కదా నేను తనతో మాట్లాడుండొచ్చు కదా ఫ్రెండ్స్ గా ఉండిండోచ్చు ఒక వన్ ఇయర్ టెన్త్ వరకు కాని ఫ్రెండ్స్ గా ఉండింటే చాలా బాగుండేదేమో అనేసి అప్పుడప్పుడు అనుకునే దాన్ని ఇప్పుడు కూడా తను నాకు బాగా గుర్తున్నాడు తన ఫేస్ నాకు చాలా బాగా గుర్తుంది అబ్బాయి చాలా సైలెంట్ అన్మాట ఆ గిల్ట్ నాకు ఇప్పటివరకు ఉండేది తర్వాత టెన్త్ అలా గడిచిపోయింది తర్వాత వచ్చేసి ఇంటరు ఇంటర్ ప్లస్ వన్ ప్లస్ టు వచ్చేసి పుత్తూర్లోనే జాయిన్ చేయించినారు మా అన్న మా తమ్ముణ్ణి మాత్రం హాస్టల్ లో ఉంచి చదివించినారు అన్న వచ్చేసి వికాస్లో చదివాడు తమ్ముడొచ్చేసి చైతన్యాలో చదివాడు ఇద్దరు హాస్టల్ లో తిరుపతిలో ఉండి చదువుకున్నారు నేను మాత్రం ఇక్కడే లోకల్ లో సాయి జ్యోతి జూనియర్ కాలేజీ లో జాయిన్ చేయించినారు ఎంపీసీనే తీసుకున్నాను ఎందుకంటే నాకు మ్యాక్స్ కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ఎంపీసీ తీసుకున్నాను టు ఇయర్స్ స్కాలర్షిప్ లోనే చదువుకున్నాను ప్లస్ అటెనెన్స్ అవన్నీ చూస్తారు దాన్ని బట్టి స్కాలర్షిప్ వేస్తారు గవర్నమెంట్ నుంచి దాన్ని పెట్టుకొనే చదువుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా ఎంసెట్ రాద్దాం అనుకునేటప్పుడు నాన్నగారు వద్దు నిన్ను బీటెక్ చదివించే అంత స్తోమత లేదు వాళ్ళిద్దరికే పెట్టేసాను నేను హాస్టల్ ఫీజ్ దానికే ఎక్కువైపోయింది వాళ్ళి వాళ్ళిద్దర్నీ ఇంజనీరింగ్ చేపిస్తాను నువ్వు మాత్రం డిగ్రీ చేయి అని చెప్పాడు సరే అని చెప్పి నేను బియస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను అంటే మ్యాక్స్ నాకు ఇష్టమైన సబ్జెక్టు కంప్యూటర్ సైన్స్ అన్మాట సరే అని బియస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను తర్వాతోచ్చేసి అది కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ బాగానే చదివాను ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అయ్యాను తర్వాతోచ్చి ఎంసీఏ ఎంసీఏ కోసం అనేసి ఐసెట్ కోచింగ్ తీసుకొని ఆ ఇంట్లోనే కోచింగ్ అంటే కోచింగ్ ఎక్కడ బయటేళ్ళలేదు ఐసెట్ ఇంట్లోనే కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ రాశాను సీట్ వచ్చింది ఫ్రీ సీట్ వచ్చింది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో అక్కడే ఎంసిఏ మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఆ మూడు సంవత్సరాలు కాలేజ్ టాపర్ ని నేనే అన్మాట ఆ నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవారు కాదు ఆ చెప్పాలంటే ఒక ఇప్పుడు నాలుగు ఐదు ఫ్రెండ్స్ టచ్ లో ఉంటారంతే నా చిన్నప్పట్నించి ఎల్కేజీ నుంచి ఫ్రెండ్ అంటే తేజు ఉంది తనిప్పుడు హైడ్రబ్యాడ్లో ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి టచ్ లోనే ఉంది ఎక్కువ మాట్లాడుకోము అంటే ఫ్రెండ్స్ లాగా రోజు చాటింగ్ చేసుకోడం రోజు మాట్లాడుకోడం అలా అంతా ఏం లేదు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మాట్లాడుకుంటే మాత్రం గంటలు గంటలు మాట్లాడతూనే ఉంటాము తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తనకి నేనంటే చాలా ఇష్టము తనకి ఇద్దరు పిల్లలన్మాట ఇద్దరూ పాపలే నాకొక బాబున్నాడు నాకు మ్యారేజ్ అయిపోయింది నా హస్బెండ్ పేరు కిరణు నా బాబు పేరొచ్చేసి హయాన్ తను ఇప్పుడు ఎల్కేజీ జాయిన్ అయ్యాడు వెళ్తున్నాడు ఇప్పుడు వాళ్ళ ఆ అమ్మాయికి వచ్చి ఇద్దరు పాపలు ఉన్నారన్మాట ఇదే అండి నా లైఫ్ ఇప్పటికి ప్రస్తుతానికి చిన్నప్పట్నించి ఇప్పటివరకు అలా గడిచిపోతుంది గొప్పగా చెప్పుకునే రోజులు ఏమీ లేవు నాకు జరిగిన ఒక మిరాకిల్ అంటే నేను ఇష్టపడిన అతన్నీ నేను పెళ్ళి చేసుకున్నాను నా నాకు బాబు ఉన్నాడు మేమిద్దరం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాము ఇది నా గురించి నా హస్బెండ్ వచ్చి బిజినెస్ చేస్తున్నాడు నేను ఇప్పటికీ జాబ్ కి ట్రై చేస్తున్నాను వర్క్ ఫ్రం హోం చూస్తున్న ఇదే అండి నా గురించి